మా ఊర్లో వివిధ రకాల నీటి వనరులు ఉన్నాయి చాలా నీటి వనరులు ఉన్నాయి వాటిలో కొన్ని చేపలు రొయ్యలు పీతలు అవన్నీ ఉన్నాయి ఎక్కువగా మాకు దొరికేది ఏడాది పొడవునా చేపలు రొయ్యలు బాగా దొరుకుతా ఉంటాయి చాలామంది తీసుకోని వచ్చి కొంటూ ఉంటారు ఇక్కడ్నుంచి చాలామంది ఇక్కడికి వస్తారు వేరే ఊర్ల నుంచి వేరే పల్లెల నుంచి వచ్చి ఇక్కడికి కొనుక్కుంటారు చేపల్ని రొయ్యల్ని ఇక్కడ పెద్ద పెద్ద రొయ్యలు ఉంటాయి ఇక్కడ చేపలు ఉంటాయి చాలా ఇష్టంగా తింటారు ఇక్కడవి రుచిగా ఉంటాయి పైగా అందుకే వేరే వేరే ఊర్ల నుంచి చాలామందిగా జనం వచ్చి ఇక్కడవి కొనుక్కొని వెళ్తారు ఇక్కడ మంచి చెరువుల్లో పెంచుతారు వాటిని ఫస్ట్ కొంచెం చిన్నపిల్లగా ఉన్నప్పుడు వేసి వాటిని అలా పెంచుతూ పెంచుతూ ఉంటారు అవి పెద్ద అయినాక అమ్ముతారు అందరికీ అందుకే చాలా రకాలు ఉంటాయి ఇక్కడ ఇవి మా ఊర్లో ఉన్న నీటి వనరులు